హలో పరివార్ రెస్టారెంటా అండి నేను ఈ వీకెండ్ ఒక పార్టీ అరేంజ్ చెయ్యాలి అనుకుంటున్నానండి నా ఫ్రెండ్స్ కోసం అయితే మీ రెస్టారెంట్ నుండి నేను ఫుడ్ ఆర్డర్ చెయ్యాలనుకుంటున్నాను మొత్తం ఫిఫ్టీ మెంబర్స్కి అండి వెజ్ ఐటమ్స్ ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ కావాలి వెజ్ ఐటమ్స్ వచ్చేసి వెజ్ బిర్యానీ వెజ్ ఫ్రైడ్ రైస్ వెజ్ నూడిల్స్ ఇంకా వెజ్ మంచూరియా కర్రీస్ కూడా కావాలి ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ నగ్గట్స్ చికెన్ లాలీపాప్స్ ఇవి కావాలండి ఇంకా శాటర్డే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు నేను చెప్పిన ప్లేస్కి ఫుడ్ అంతా డెలివరీ చెయ్యగలుగుతారా ఓకే మరి నేను పెద్ద మొత్తంలో నేను ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాను కాబట్టి ఏమైనా డిస్కౌంట్ ఇవ్వగలరా అండి ఓకే అండి థ్యాంక్ యూ